ఖమ్మం జిల్లాలో చాలా రకాల గృహాలు ఉన్నావి అవి స్థిరాస్తులు కల ఇల్లు అద్దె ఇల్లు వాటిలో డ డబల్ బెడ్రూమ్ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రకరకాల గృహాలు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఖమ్మంలో గల స్థానికంగా సొంత ఇంటిలోనే ఉంటున్నాను విలేజ్లో చాలా వరకు ప్రజలు సొంత గృహాల్లోనే వాళ్ళు నివసిస్తున్నారు ఖమ్మం జిల్లాలో ఉద్యోగానికి ఉండేవారు సరిపడా గృహాలు ఉన్నాయి చదువుకోవడానికి వచ్చిన వారికి అద్దె ఇల్లు ఉన్నాయి ఇలా రకరకాల ఇల్లు ఖమ్మంలో అద్దకు ఉంటున్నారు